ఏదైతే ఆలయాలలో సాంప్రదాయ దుస్తులు ధరించాలి అనేటటువంటి నిబంధన ఉందో అది చాలా మంచిది సాంప్రదాయ దుస్తులు ధరించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా రక్షించబడతాయి ఎలా అంటే దేవాలయాలకు వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి అనేటటువంటి ఒక ధోరణిలో దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మనకు పురాణాల నుంచి కూడా చూసినట్లయితే పూర్వం రోజుల్లో పంచి కట్టుకుని దేవాలయాలకి వెళ్ళేటటువంటి వారు అదేవిధంగా నిండుదనంతో చీర కట్టుకుని ఆడవాళ్ళు కూడా వెళ్ళేటటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రకరకాలైనటువంటి వేషధారణలు చాలా ఇబ్బందికరమైనటువంటి ముఖ్యంగా అబ్బాయిలు కావచ్చు లేక అమ్మాయిలు కావచ్చు వాళ్ళ యొక్క వేషధారణ ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా లేకుంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించడంలో ఉంది కాబట్టి ఇటువంటి వాతావరణం వల్ల అక్కడ ఆలయానికి వెళ్ళేటటువంటి ఇతర భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఎందుకురా అంటే వాళ్ళ యొక్క దుస్తులు చూసినప్పుడు వేరొక రకమైనటువంటి ఆలోచనలు రావడానికి కూడా కారణాలు ఉన్నాయి అందువల్ల ఇటువంటి సాంప్రదాయ దుస్తులు అనేటటువంటి నిబంధన కూడా తీసుకురావడం చాలా మంచిది అని అనుకుంటున్నాము